నందమూరి దివ్య తారక రామ తేజ మరపట్ల సృజన వసంత రాజ కుమారి చప్పిడి వీర వెంకట లక్ష్మీ నారాయణ సమీర్ కుమార్ భావన జస్లీన్ రియా మిలాక్ రోస్ కోట వెంకట లక్ష్మీ సత్య నారాయణ మూర్తి